మా ప్రాంతంలో అనుసరించే ప్రధాన మతపరమైన సాంప్రదాయాలు మరియు ఆచారాలు ఉన్నాయి ముందుగా మేము ఆచరించే మతం క్రైస్తవ మతం క్రైస్తవులు దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందారు మేము ప్రధానంగా ఆచరించే సాంప్రదాయాలు ఉన్నాయి అవి ఏమిటంటే ముఖ్యంగా చర్చలకు ఎక్కువగా వెళ్ళడం ప్రార్థనలు చేయడం ప్రార్థన చేయడం అంటే దేవునితో మాట్లాడటం అంటే వంటిదిగా భావిస్తాము క్రైస్తవులు ఎక్కువగా సహాయం చేసేందుకు ముందుకు వస్తారు క్రైస్తవులు ప్రార్థనా కార్యక్రమాలను ఏర్పాటు చేసి దేవుని ఆరా ఆరాధిస్తారు మా మతపరమైన ఆచారాలలో ఒక భాగం ఏమిటంటే ఉదయాన్నే నిద్ర నుండి లేవగానే ప్రార్థన చేసుకోవాలి తర్వాత మా మత గ్రంధమైన బైబిల్ను కొంత భాగాన్ని చదివి మిగిలిన పనులను పూర్తి చేసుకోవాలి అదే విధంగా రాత్రిపూట పడుకునే ముందు బైబిల్ను చదివి ప్రార్థన చేసుకునే నిద్రించాలి